అదేవిధంగా ఒకవేళ పంటకు పురుగులు పోయడం పట్టడం జరిగితే లేదా పంట గిట్ల కింద పడిపోవడం జరిగితే దానికి సంబంధించిన ఎరువులను నేను చల్లడానికి నేను చూస్తాను మొదటగా ఆ పంట పంట ఖరాబ్ అవ్వడానికి కారణమే కనుక్కొని దాన్ని ఏ విధంగా అయితే నేను తగ్గించగలనో తెలుసుకొని ఒకవేళ దానికి ఎరువులు ఉపయోగపడితే ఎరువులు వేస్తాను లేకుంటే ఇంకా ఏదైనా చేయవలసి అవసరం పడితే అది చేయడానికి నేను అయితే సిద్ధంగా ఉంటాను